మా ఊర్లో ఎవరికైనా కాళ్ళో చేయో విరిగితే ముందుగానే ఒక చిన్న తాడును ఉపయోగించి అవి కదలకుండా కట్టి కట్టేస్తారు తర్వాత వారిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్ళి వైద్యులను సంప్రదిస్తారు ఆసుపత్రిలో వైద్యులు విరగడం ఎంత తీర్వమో నిర్ణయిస్తారు తక్కువ తీవ్రమైన అదైతే వారు ప్రధమ చికిత్సలు చేసి దాన్ని సాఫీగా చేసి ఎముకలను సరిగ్గా పొడిగించి కట్టు వేసి పంపేస్తారు

విరగడం బాగయ్యేంతవరకు దానిపై చాలా బరువు పెట్టకూడదు అనేక ఏంటి పనులు చేయకుండా జాగ్రత్తగా ఉంటూ మందులు అన్ని వాడుతూ వారు ఎక్కువ విశ్రాంతి తీసుకుని వారికి తగ్గేవరకు ఉంటే ఆ నొప్పి తగ్గిపోతుంది